మునికృష్ణ నాయుడు మీ గురించి చెప్పండి నా పేరు మునికృష్ణం నాయుడు నేనూ పుట్టిన డేట్ మాత్రం తెలియదు నేను పుట్టినాను ఐదో సంవత్సరం కాడ నుంచి స్కూల్కి పోయినాను స్కూల్లో మా ఇంటి పక్కనే స్కూలు అమరంకండ్రిగ మాది అమరంకండ్రిగలో ఊరిలోనే స్కూలు ఆన్నించి చదువుకుంటూ ఉన్నాను ఐదో తరగతి వరకూ ఇక్కడనే చదువుకున్నాను అలా చదువుకొని వీలు పడకుండా చదువుకొనే పరిస్థితి లేకుండా నేను నిలిచిపోయినాను మా వాళ్ళు కూడా నిలిపేసినారు పుస్తకాలు తీసి ఇచ్చే స్థితి లేకుండా అప్పటి నుంచి సేద్యం చేసుకుంటూ ఉన్నాము మా నాయనా నేను మళ్ళీ నా వెనుక ముగ్గురు నలుగురు పుట్టినారు ముగ్గురు మగ పిల్లకాయలు ఒక ఆడ పాప అందరు కలిసి మెలిసి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నాము సేద్యం అవి చేసుకుంటున్నాము ఒక అయ్యని నమ్ముకుని చేస్తున్నాము ఒకడు మాత్రం డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు చదివినాడు మా తమ్ముడు మిగతా వాళ్ళు పోకుండా వాళ్ళు పొమ్మంటే కూడా పోకుండా స్కూలుకి పోకుండా ఎగనూకేసినారు పోలా ఎవ్వరు ఒకడు ఏదో ఉద్యోగం సంపాదించుకుని బయట తమిళనాడులో ఉన్నాడు ఇల్లుకి ఇల్లు కట్టుకుని బాగా బ్రహ్మాండంగా ఇద్దరు కొడుకులు నాకు ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళని ఏదో మన పరిస్థితికి తగినట్టు చదివించినాను నేను మళ్ళీ పుత్తూరు పనికి పొయ్యి పుత్తూరు పని చేసుకుంటూ ఆడేదో పది రూపాయలు సంపాదించుకొచ్చి ఇంట్లో ఎగేసుకుంటా ఇద్దరు పిలకాయలు పుట్టినాక అలా వాళ్ళకో పదేళ్ళు అయినాక వాళ్ళు వాళ్ళ పాటికి ఏండంగి అందరం అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు వాళ్ళ పాటికి వాళ్ళ పాటికి వాళ్ళు బాగా చూస్తున్నారు మా పిల్లకాయలకి మా పాపకి పద్దెనిమిది ఏళ్ళకు అంతా పెండ్లయింది ఆమెకు ఇద్దరు ఆడ పిల్లకాయలు మా కొడుక్కి ఈ మధ్యనే పెళ్ళయింది ఒక కూతురు వాళ్ళు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఉన్నారు నాకు ఒళ్ళు బాగాలేకుండా లేచి కూర్చొని ఏ పని చెయ్యలేకుండా గమ్మున ఇంటి కాడ ఉన్నాను ఏదో వాడు కష్టపడి వేసుకొని వస్తే దానితో బతుకతూ ఉన్నాము మాకు వ్యవసాయం పెద్ద ఇది లేదు ఇప్పుడు వ్యవసాయం అప్పుడు అందులో కష్టపడుకుంటూ ఉంటే వ్యవసాయం జరుగుతూ ఉండింది ఇప్పుడు వ్యవసాయంలో అంత ఇది లేదు ఇక్కడ లేబర్ దొరికేది కష్టం అయిపోయింది పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి ఆ వ్యవసాయం పెట్టుబడులు పెడితే కూడా వస్తుంది అనేది నమ్మకం లేదు ఏదో మన అదృష్టం ఇదివరకు బాగా అన్ని ప కలిసి వస్తే వ్యవసాయంలో పది రూపాయలు దొరుకుతాయి లేకపోతే మనం పెట్టిన ఖర్చులు కూడా పూడుస్తుంది మనం మేము ఇప్పుడు మా పిల్లకాయలు నువ్వు చెయ్యకు పని చెయ్యకపోయినా పర్వాలేదు నాయనా గమ్ము గమ్మునుండు నువ్వు చెయ్యలేవు అనేసి మా కొడుకు ఏట్నకో పోయేవాడు స ఏదో పది రూపాయలు చిన్న ఉద్యోగం అయినా తెచ్చుకొని కా దుబారా ఖర్చు పెట్టకుండా కాపురాన్ని వాడే నెట్టుకొస్తూ ఉన్నాడు ఏదో ఇల్లు కూడా లేకుండా ఇప్పుడు మాకు ఈ పంచి ఇచ్చిన ఇల్లు ఊరుస్తా ఉంటే ఇల్లు లేకుండా అప్పు చేసి రెండు సార్లు రిపేర్ చేసుంటే చేస్తే కూడా అది పనికి రాకుండా పూడ్చింది పెట్టు పెట్టి యాభై వేలు ఖర్చు పెడితే మళ్ళీ సంవత్సరానికో రెండు నెలలకో ఉంటా ఉంటే ఇల్లు కూడేసి మళ్ళీ కొత్త ఇల్లు కట్టుకుని దాంట్లో ఉన్నాము ఇప్పుడు మా కొడుకు కోడలు మా భార్య మేము ఓ ఇంట్లోనే ఉన్నాము మా కూతురు వేరే ఊరిలో ఉంది వాళ్ళకి ఆమెకి ఆడ పిల్లకాయలు ఒక పాప డిగ్రీ చదువుకుంటూ ఉంది ఒక పాప ఇంట ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది వాళ్ళు ఏదో లక్షణంగా ఉన్నారు కష్టపడుకుంటూ మేము అప్పుడు నాకు బాగా తిరిగేటప్పుడు బాగా కష్టపడుకుని నేను ఎవరి దగ్గర ఏం అప్పు గిప్పు చెయ్యకుండా మన పది రూపాయలు మిగలబెట్టుకుంటా పది రూపాయలు పిల్లకాయలకు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసాను ఏదో లక్షణంగా ఉండినాము ఇప్పుడు మనకి నడవలేని పరిస్థితి అయిపోయింది కాబట్టి నేను ఏ ఏడకి పోలేకుండా ఒక మనిషిది తోడు తోడుగా పట్టుకుని పోతేనే పోతాను కానీ లేకపోతే నడవలేను ఒకడినే హాస్పిటల్ పోవాలంటే కూడా మా వాడు బండిలో ఎక్కించుకుని పోయి తోలుకొని పోయి తోలుకొని వస్తాడు అంతే కానీ ఇంక మనం ఏం చేసేదానికి లే ఏదో పింఛను వస్తుంది నాకు మూడు వేలు అదే మాత్రల ఖర్చుకి దానికి సరిపోతుంది ఆ వ్యవసాయం ఏదో ఉంటే నాకు ఇంత ఏదో కొంత నిలిపి వేసినాము ఒక పది గుంటలు అలా ఊరికి దగ్గరగా ఉంటే ఏదో పూల తోట వేసుకొని మా ఒళ్ళుతో తెల్లారితే పూలు కోసుకొని వచ్చి దాన్ని ఎత్తుకొని పోయి ఏడన్నా మాలలు వేస్తే కేజీకి నలభై ఐదు రూపాయలు ఇస్తారు అది ఒక నెల కాస్తాయి మళ్ళీ ఒక నెల అన్నీ తగ్గి పూడుస్తాయి అయి ఎళ్ళ కాలం కాసే కాయలు కాదు సంపంగి పూలు మళ్ళీ అవి ఒక రెం ఒక రెండు నెలలు దాటితే మళ్ళీ ఏదో కొంచెం కాస్తాయి అట్టా ఒకటిన్నర సంవత్సరం కా కాసినాయి మళ్ళీ తగ్గి పూడస్తాయి మళ్ళీ వీటిల్లో రాదు ఇది పెట్టుబడి రాదు ఏదో వచ్చిన కాడికి ఏరుకుని దున్నేసే పనే నేను బాగున్నప్పుడు బాగా తిరుగుతూ ఉన్నప్పుడు కాశీ కాశీ రామేశ్వరము టూర్లు పోయినా ఒకసారి ఇరవై రోజులు టూర్ వేసుకుని కాశీకి పోయినాము ఇక్కడ నుంచి విజయవాడ ఒరిస్సా భువనేశ్వర్ భువనేశ్వర్ దాటుకుంటాని బీహార్ బీహార్లో గయా బుద్ధ గయా ఆగ్రా వారణాసి ఉత్తర ప్రదేశ్లో వారణాసి అన్నీ చూసుకుని ఇరవై రోజులు బాగా బాగా జరిగింది టూరు బాగా నెమ్మదిగా వచ్చినాము మళ్ళీ మూడేళ్ళు అయ్యప్ప స్వామి కాడికి పోయినాను అయ్యప్ప స్వామి కాడికి పోయినప్పుడు కూడా బాగా మేము అందరం కలిసి మెలిసి ఊరిలో వాళ్ళే బయట ఊరిలో వాళ్ళు లేకుండా బస్సు సొంతంగా వేసుకుని ఊరిలో వాళ్ళతో అందరిని కలుసుకుని బాగా పోయినాము వచ్చినాము ఏ ఇబ్బంది లేకుండా ఇప్పుడు నాకు బాధ ఒకటే బాధ పుత్తూరు గిత్తూరు పోవాలంటే లేకుండా ఇది పరిస్థితి అయ్యి కూర్చుంది ఎంత సేపు ఇంట్లో కూర్చోవాలంటే పెద్ద ఇబ్బందిగా ఉంది ఏ పని చేసేదానికి లేకుండా ఏదో ఒళ్ళు ఆరుగురం సరి లేకుండా తిండి కూడా సరిగ్గా తినేది తింటే కూడా అరిగేది లేదు ఆడ హాస్పిటల్కి పోయినాము కిమ్స్కు పోయినాము కిమ్స్కు పోతే మూడు రోజులు ఏదో ఎక్స్రే తీసి స్కానింగ్ తీసినారు అన్నీ తీసినారు ఏదో కిడ్నీ ట్రబుల్ అని చెప్పినారు అది మళ్ళీ ఇంకా వేరే దగ్గరకి పోతే కూడా కిడ్నీ ట్రబుల్ అంటే అదేమీ చెడిపోలేదు ఇదీ డామేజ్ కాలేదు ఇంకా ఇది మందగించేసినవి మెషీన్లు కిడ్నీలు మందగించేసినవి కాబట్టి నీకు కొంచెం అన్నీ పెద్దగా పని పాట చెయ్యాలంటే కూడా కష్టము ఏమి చెయ్యలేవు నీకు ఉండే కొద్దీ అది కొంచెం కానీ బాగా పని చెయ్యడం మొదలుకుంటే ఏ బాధ లేదు ఇంకా ఉండే కొద్దీ తగ్గిపోతే మనం ఏమి చెయ్యలేం అని చెప్పేసారు ఇంకా మనం ఏం చెయ్యలేం కాబట్టి గమ్మున ఇంట్లో కూర్చుని ఏదో వాళ్ళకి అది ఇది చెప్పి ఇంట్లో వాళ్ళకి గమ్మున కూర్చుని ఇంట్లోనే చేసుకుంటున్నాను ఏదో మా వాడు ఇప్పుడు వాడు ఏదో పనికి పోయినా పాత ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకున్నాం కొత్త ఇంటిలోనో ఏ ఒరుపు గిరుపు లేకుండా బాగా లక్షణంగా ఉన్నాము ఏ బాధ లేకుండా మా తమ్ముళ్ళు వాళ్ళంతా కూడా ఎవరి బతుకు వాళ్ళు బతుకుతూ ఉంటారు మా అమ్మాయి కూడా వేరే వ తనీగా ఉంది ఆమెకి ఏమి బాధలేదు వస్తూ పోతూ ఉంటుంది అప్పుడప్పుడు వచ్చి చూసుకుని పోతూ ఉంటుంది మేము ఏమి చేసినా కూడా వ్యవసాయానికి పనికి రాకుండా పూడ్చింది వ్యవసాయం చేసే మనం సొంత వాళ్ళు కష్టపడుకుంటేనే వ్యవసాయం కూలి మనుషుల్ని పెట్టుకుని అన్నీ బాగా చేస్తే వ్యవసాయంలో పది రూపాయలు గిట్టేది లే దునేను బాగున్నప్పుడు ఒక కారుకి శనగకాయలు ఒక యాభై మూటలు మిరపకాయలు అన్నీ పండిస్తూ ఉన్నాను ఇప్పుడేమీ లేకుండా అన్నీ కొనే పనే ఇప్పుడు చమురు కాడ నుంచి మిరపకాయ కాడ నుంచి కనీసం ఒక కూరగాయ నేను పని చేసేటప్పుడు కొనేదిలే ఇప్పుడు అన్నీ కొనుక్కోవాలి ఏమంటే మన పరిస్థితేమో ఈమాదిరి అయిపోయింది ఏమి చేసే దానికి లేదు అనేసి అందే ఏదో వాళ్ళు పని చేసుకొచ్చుకుని తింటూ ఉన్నాం మా వాడు పో పో రెండు రోజులు పో డ్యూటీకి పోతే వచ్చేస్తాడు ఇంటి కాడనే ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఫోన్లు ఫోను వచ్చింది అంటే మళ్ళీ పోతాడు వాడిది పెద్ద ఉద్యోగం కాకపోయినా చిన్న ఉద్యోగం అయినా కూడాఏదో నెమ్మదిగానే భార్యని భార్యని మమ్మల్ని బాగా చూసుకుంటూ బాగానే ఉన్నాడు మేము యాడికన్నా పోవాలంటే నేను పోయేదిలే మా వాళ్ళుదా పోయేసి వస్తారు మంచి కార్యాలకి గీర్యాలకి మా భార్యా మా కోడలు మా కొడుకుతో పోతారు నేను యాడికి ఇల్లు వదిలి బయట పోయేది లేదు నేను గమ్మున ఇంట్లోనే పెట్టేసి పోతారు నేను వచ్చేదాకా నేను గమ్మున పడి ఉంటాను తినేసి అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టేసి పోతారులే వాళ్ళు నాకేమి భోజనం గీజనం అంతా దగ్గర పడేసి పోతారు నేను వచ్చే వాళ్ళు వచ్చే దాకా తినేసి గమ్మున ఇంటి కాడనే పడుంటాను నాకేమి బాధలేదు నన్ను ఈడ బాగానే చూసుకుంటన్నారు వాళ్ళ పరిస్థితి ఇంక పిల్లకాయల్ని గిల్లకాయల్ని వాళ్ళు ఎలా పెట్టుకుని సాకుకుంటారో వాళ్ళు అది వాళ్ళ దైవ దైవాత్రం మనం ఏం చేసేదానికి లేదు ఎవరికి ఎట్టా జరగాలనో అట్టా జరుగుతుందిలే ఎవరికైనా వయస్సు అయిపోయినాక ఏదో ఒకటి వస్తుంది అది ఎవరైనా కడ వరకు ఏ పని చెయ్యలేరు శక్తి ఉన్న కాడికి కష్ట పడతాము మళ్ళీ ఏది చేయలేము కాని దేవుడికైనా అట్టా ఆ పరిస్థితే వస్తుంది దాని గురించి బాధ పడాల్సిన అవసరం లేదు అందరు అదే మన మంచిగా కసరకుండా తిట్టకుండా చూ చూసుకుంటు అదే చాలు మనకి అనుకుని గమ్మున ఇంక మనం ఏం చేసేదానికి లేదు పరిస్థితి అయిపోతుంది కొన్నాళ్ళకి మనము ఇంటి కాడ ఆ బిడ్డ ఒకటి ఉంటే చూసుకుంటూ సంతోషంగా ఉండాలని ఏ బాధ లేకుండా ఇంకేం మనం దిగులు పడాల్సిన పని లేదు వచ్చిన వాళ్ళు కూడా నీకు ఏమి పర్వాలేదు జాగ్రత్తలు చెప్పేసి పోతారు నువ్వేం దిగులు పడవద్దు బాగానే ఉంటారు వాళ్ళు అనేసి చెప్పేసి పోతారు ఇంకేం నాకేం బాధ లేదు అనిపించేసింది